నాకు ఇష్టమైన సీజన్ వచ్చి వేసవికాలం అని చెప్తాను ఎందుకంటే నేను ఎక్కువగా నా జీవితంలో ఎంజాయ్ చేసిన రోజులు అవ్వచ్చు ఆట ఆడుకున్న రోజులు అవ్వచ్చు మేము ఎక్కువగా నైట్ నిద్ర పడుకునే టైం కూడా మేము బయటకు వెళ్ళి ముచ్చట్లు పెట్టడం అవ్వచ్చు స్పెండ్ చేయడం కావచ్చు ఎక్కువ ఏదైనా కానీ చిన్నప్పటినుండి చూసుకుంటే నాకు ఇష్టమైన సీజన్ అంటే నేను నా ఎండ ఎండాకాలం అంటే వేసవికాలం అని అంటారు మాకాడ ఎండాకాలం అని అంటారు ఎందుకంటే ఎండలు బాగా కొడతాయి కాబట్టి అది అనే చెప్పుకుంటాను ఇంకొకటి దాని తర్వాత నాకు ఇష్టమైన సీజన్ ఏంటంటే నేను చలికాలం అని చెప్తాను ఎందుకంటే మంచి మంచి పండుగలు అన్నీ వస్తాయి ఏమన్నా తిందామన్నా ఏమన్నా చేసుకుందామన్నా ఎక్కువ వచ్చేది ఆ కాలంలో కాబట్టి మీరు సీజన్ అంటారు మేము కాలం అంటాం అంతే ఏం లేదు అందులో నాకు ఇష్టమైన సీజన్ అంటే ఫస్ట్ ఎండాకాలం అంతే ఎందుకంటే నలుగురు కలిసి అదే చలికాలంలో అయితే ఎక్కువమంది బయట కూర్చోలేము కదా చలికి అదే ఎండాకాలం అయితే నిద్ర పట్టక అందరం బజారు మీద వచ్చి పని పాట లేకుండా ఒర్లుకుంటు ఉండడం అవుతుంది కాబట్టి నాకు అది అంటే బాగా ఇష్టం అని నేను చెప్తాను అప్పుడప్పుడు మేము చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు నా వయసు వాళ్ళు అందరం మేము బయటకు వచ్చి అక్కడ రెండు డూమ్లు వేసుకొని వాలీబాల్ నెట్ వేసుకొని నైట్ మూడు అయ్యేదాకా ఆడుకున్న రోజులు కూడా ఉన్నాయి నేను ఎక్కువ ఎంజాయ్ చేసిన కాలం ఎండాకాలం కాబట్టి అందుకని నాకు ఎండాకాలం అంటే అందుకే ఇష్టం